తెలంగాణలో చూసినట్లయితే ఈ మధ్యకాలంలో వ్యవసాయం చేస్తున్న రైతులు అంటే ఎక్కువగా ఊరిలో వ్యవసాయం చేసేవారు అక్కడ పాత పద్ధతులు ఆటలు వేయడం కానీ వాళ్ళు ఎప్పుడూ అందరూ పాత పద్ధతులనే ఉపయోగించేవారు అలా మన భారతదేశంలో చాలా పంటలు ఉంటాయి అంటే కంది పత్తి వరి చేనులు వేయడం కానీ చాలా చక్కగా ఉంటుంది దానివల్ల చాలా మంది రైతులు మద్దతు పొందరు కొన్నిచోట్ల ఉండకపోవచ్చు వాటర్ ఉండవచ్చు కొంత మంది చేయకపోవచ్చు కానీ కొన్నిచోట్ల బాగానే మద్దతు ఉంటుంది అందులో ఈమధ్య తెలంగాణ వచ్చాక మద్దతు ధర చాలా మంచిగా పెరిగింది ఎందుకంటే హైడ్రోపోనిక్స్ వల్ల వచ్చి ఆ కెమికల్స్ అంటే అవి వచ్చి ఇప్పుడు ప్లాంట్ల పెరుగుదలకు కొంచెం మంచిగానే తోడ్పడ్డాయి ఎందుకంటే ఇంతకు ముందు చెట్లు వేస్తే వాడ వాటర్ లేక ఎండిపోయాయి కానీ ఇప్పుడు కొన్ని కెమికల్స్ వల్ల అవి పెరుగుతున్నాయి కానీ కానీ ముందు ముందు మనకు ఆ కెమ్ చెట్లను పెంచడం వల్ల మనకు ఏమైనా చెడు ఏం జరగడం జరుగుతుంది ఏమో అని నాకు అనిపిస్తుంది కానీ కొన్ని విషయాలు చూస్తే న్యూ ప్లాంట్స్ ఇస్ వెరీ మచ్ టు ద ఐడియా ఎందుకంటే మనకి ఆక్సిజన్ కావాలి ఏదైనా కావాలన్నా దాని వలనే కాబట్టి దాన్ని మంచిగా ఉంటుంది మళ్ళీ అలాగే నీటిపారుదల అనేది కాలాలు భారత జలపాతంగా

చెట్లను పెంచడం ఇలాగనే మెడిసిన్స్ తీసుకొని ఇలా పెంచడం వల్ల లేకపోతే కొంత రీసెర్చ్ వల్ల మంచిగా ఉంటుంది ఆ తెలంగాణలో దానికి కూడా కొంచెం కొంచెం రానిస్తున్నారు అంటే మొత్తం ఒకసారి కాకున్నా దానికి కొంచెం మద్దతు ఇస్తున్నారు అలాగనే ఉంటూ ముందుకు సాగిస్తున్నారు అంతకు ముందూ పంటకు దిగబడే లేకపోవడం అలా ఉండకపోవడం తరువాత తెలంగాణ వచ్చాక దానికి కొంచెం మద్దతు దర ఇవ్వడం జరిగింది తెలంగాణ ఎంతో మంచిగా చేసింది పోయినసారి ఆ ప్లాంట్స్కి క్రొత్తగా పర్యావరణానికి కాపాడుకోవడానికి ప్రతీ ఊరిలో ఒక నర్సరీ పెట్టారు దానివల్ల ఇలా పెంచడం చాలా చక్కగా ఉంది అలాగే నీటిపారుదల కాడ చాలా చక్కగా ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చాక మనకు మనకు కావాలసిన నీరు నీరు అధిక సంఖ్యలో బాగానే ఉంది అలాగే ఇలా ఎన్నో మంచివే ఉన్నాయి అలానే కాకుండా తెలంగాణలో ఇలా చెప్పాలంటే నీటి నిర్వహణ చాలా చక్కగా జరుగుతుంది అంటే ఆ పంటలు చాలా మంచిగా పండుతున్నాయో వాటర్ ఉన్నాక ఇంతక ముందు

చాలా మద్దతు బాగానే ఇస్తుంది ఎందుకంటే అన్ని చూసుకొని ఇస్తుంది ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో తెలంగాణలో నీటిపారుదల కోసం కట్టారు నీటిని మంచి సాగుగా చేసారు మా ప్రక్కనే ఒక మూసి ఉంది దా దానిలో కూడా చాలా వాటర్ అయితే ఇంతకు ముందు సరిగ్గా ఉండకపోవడం పంటలు పండకపోవడం ఉండేది కానీ ఇప్పుడు పుష్కలంగా వాటర్ మంచిగా ఉంటుంది దానికి కారణం తెలంగాణలో మద్దతు ఇచ్చి ఏం కాదు అని చెప్పి అంటే ప్రక్కన ఊరు ఉంటే మునిగిపోతదేమో అన్న భయంతో చే కానీ ఇప్పుడు మేము ఉన్నామని వాళ్ళ ముందుకి వచ్చి అన్నీ చేసి సకలంగా రైతులకు మంచిగా ఏర్పాటు చేసారు ఆ ఊరి మునిగిపోవడం అలాంటిది ఏం జరగట్లేదు మంచిగా సాగుతుంది అలాగే ప్లాంట్స్ పెంచడం వల్ల మనకు హైడ్రోజన్ అలాంటి ఆక్సిజన్ లాంటివి మనకి చాలా చక్కగా జరుగుతుంది అంటే క్రొత్త క్రొత్త టెక్నాలజీ రావడం వల్ల క్రొత్త శాస్త్రవేత్తలు ఉండడం వల్ల చాలా ముందుకు సాగిపోతుంది ఈ టెక్నాలజీ వల్ల తెలంగాణ అన్నీ క్రొత్త క్రొత్త రంగాలు రావడం వల్ల తమ టెక్నాలజీ రావడం వల్ల అవన్నీ అన్నీ చూసుకొని ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలంగాణ రాష్ట్రం మంచిగానే వచ్చేస్తుంది వెయిట్ చేయాలి క్రొత్త క్రొత్త తీసుకురావాలి ప్రజలకు ఉపయోగపడేవి తీసుకురావాలి చెప్పడం ఎంతో మంచిగా ఉంది అలాగే ముందుకు తీసుకెళుతుంది ముందుకు తీసుకుపోవడం ఎంతో మంచిగా ఉంది ఇలా ముందుకు పంపిస్తూ అలా తీర్చిదిద్దుతుంది తెలంగాణ రాష్ట్రం ఒక పాడి పంటలుగా ఒక ప్లాట్స్ మంచిగా జరుగుతుంది నీటి నీటి కొరత ఏ ఏ నీటి కొరత అలా లేవు నీటి కొరత అసలే లేదు నీటి కొరత అనేది మంచిగా ఉంటుంది అలాగే చూసినట్టు అయితే తెలంగాణ రాష్ట్రం చాలా వాటికి మద్దతు ఇచ్చింది కొన్ని మంచిగా ఉన్నాయి అంటే అంటే చెడు అంటే ఉందనే కొంచెం టెక్నాలజీ మంచిగా ఉన్నాయా అది మద్దతు ఇస్తుంది